మా ఊరు మండపేట ఇది తూర్పుగోదావరి జిల్లాలో ఉంది మా ఊళ్ళో వారానికి ఒకసారి సంత జరుగుతుంది మా ఊళ్ళో వారానికి ఆదివారం రాగానే సంత జనాలతో కోలాహలంతో నిండిపోతుంది ఈ సంతలో అనేక రకమైన కూరగాయలు మరియు చేపలు మాంసం మరియు రొయ్యలు ఇలా ఒకటి కాకుండా అన్నీ రకాలు తినడానికి వండుకోవడానికి రకరకాలు అయినవి అన్నీ అందుబాటులో ఉంటాయి ఈ సంతలో మనం వారానికి ఒకసారి కొనుగోలు చేస్తాము ఇక్కడ బయట ఉన్న షాపుల కంటే ఇక్కడ సంతలో ఉండే వ్యాపారుల దగ్గర చాలా తక్కువకు లభిస్తుంది సంతలో వచ్చేసరికి రైతులు పండించిన పంట ఏదైతే ఉందో అది నేరుగా ప్రజల వద్దకు చేరుకునేలాగా ఇక్కడ సంత అనేది ఒక మధ్యవర్తిగా ఉంటుంది ప్రతి సంతలో వారానికి సరిపడ కూరగాయలు మాంసం చేపలు ఏదైతే తినడానికి వండుకోవడానికి కావలసిన అవసరమైన అవసరాలు అన్నీ ఇక్కడ లభిస్తాయి నేను ప్రతి వారం సంతకు చేరి సంతలో ఉండే రకరకాల కూరగాయలు వాటితో వుండే అవసరమయ్యే ఇతర వస్తువులు కూడా నేను కొనుగోలు చేస్తాను ప్రతి వారంలో తెచ్చుకున్న ఈ కూరగాయలు ఆ వారం అంతా సరిపడే అంతగా ఉపయోగిస్తాము ప్రతి వారము కొత్త కొత్త కూరగాయలు కొత్త రకమైన కూరగాయలు అనేవి సంతలో మా ఊరి సంతలో వస్తు ఉంటాయి